చెప్పండి నమస్తే మ్యాడమ్ చెప్పండి మ్యాడమ్ చెప్పండి మ్యాడమ్ మా అబ్బాయి సెకండ్ క్లాస్ మహేష్ అవునా మ్యాడమ్ అవునా ఎక్స్ట్రా క్లాసెసా మ్యాడమ్ ఎప్పుడు నుంచి మ్యాడమ్ రేపటి నుంచా మ్యాడమ్

మ్యాడమ్ మ్యాడమ్ కానీ ఇంత సడన్గా అంటే మ్యాడమ్ ఒకటి ఒకటే సారీ సడన్గా చెప్తారు కదా మ్యాడమ్ మీరు

అవునా మ్యాడమ్ త్యాంక్ యూ మ్యాడమ్ ఫోన్ చేయడానికి గానీ మహేష్ దీని గురించి ఏం చెప్పలేదు అయినా నేను మహేష్ని అడుగుతాను మ్యాడము అదే

అవునా మ్యాడమ్ నేను అయినా ఒకసారి అడుగుతా ఫస్ట్ ఇలా లేకుండే గానీ ఇప్పుడు ఇలా అయ్యిం అవునా మ్యాడమ్ సరే నేను సరే మ్యాడమ్ ఎక్స్ట్రా క్లా రేపు ఎప్పుడు నుంచి అని అంటున్నారు మ్యాడమ్ మీరు అవునా మ్యాడమ్ ఎప్పుడు నుంచి అంటున్నారు మ్యాడమ్ మీరు ఎక్స్ట్ర క్లాసెస్ రేపటి నుంచా మ్యాడమ్ సరే లేదు లేదు మ్యాడమ్ చెప్పడానికి త్యాంక్ యూ అదే నేను రేపు ఆఫ్టర్నూన్ వస్తా మ్యాడమ్ స్కూల్కి అప్పుడు మాట్లాడి పంపిస్తాను మ్యాడమ్ ఎలా అయినా డల్లు డల్ డల్లు సరే సరే మ్యాడమ్ ఇప్పుడు ఎలా అయినా డల్గా ఉన్నాడు కదా మనకైనా చదువు ఇప్పుడు ఇంపార్టెంట్ కాబట్టి ఇంప్రూమెంట్ మన పిల్లలు అవ్వాలి కదా లేద్ లేదు మ్యాడమ్ చదువు ఇంప్రూవ్మెంట్ అవ్వాలని చేసినారు కదా మ్యాడమ్ సరే సరే మ్యాడమ్ నేను పంపి ఖచ్చితంగా పంపిస్తాను మ్యాడమ్ ఖచ్చితంగా సరే